నేను తోట పని డాబా మీద చేస్తాను ఎందుకంటే డాబా పైన మొక్కలు పెడితే వాటికి సూర్య సూర్యరష్మి కిరణాలు చాలా బాగా తగులుతాయి అలానే ఎలాంటి మేకలు పశువులు లాంటివి ఆ వాటిని కంగారు చేయకుండా ఉంటాయని నేను తోటని మేడ పైన పెడుతాను అండి